సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆధునికీకరణ తెలుగు భాష పరిణామాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేసాయి గతంలో తెలుగు భాష ప్రధానంగా సంభాషణలు మరియు చేతితో వ్రాసిన గ్రంథాల ద్వారా వ్యాప్తి చెందింది అయితే ముుద్రణ రేడియో టెలివిజన్ మరియు ఇంటర్నెట్ వంటి సాంకేతికతల అభివృద్ధి తెలుగు భాషను విస్తృతంగా వ్యాప్తి చేయడానికి సహాయపడింది ఆధునిక యుగంలో కంప్యూటర్లు స్మార్ట్ఫోన్ మరియు సోషల్ మీడియా తెలుగు భాషను ఉపయోగించే విధానాన్ని మార్చివేేసాయి తెలుగులో టైప్ చేయడం ఈమెయిలు పంపడం మరియు ఆన్లైన్ కంటెంట్ను చదవడం ఇప్పుడు చాలా సులభం దీనివల్ల తెలుగు భాషను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఉపయోగించగలుగుతున్నారు అయితే సాంకేతికత మరియు ఆధునికీకరణ తెలుగు భాషపై కొన్ని ప్రతికూల ప్రభావాలను కూడా చూపాయి చాలామంది ప్రజలు ఇప్పుడు తెలుగు మాట్లాడటానికి మరియు వ్రాయడానికి బదులుగా ఆంగ్లం మరియు ఇతర భాషలను ఉపయోగిస్తున్నారు దీనివల్ల తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత తగ్గుతుంది అయినప్పటికీ తెలుగు భాషను పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి